మా ఊరిలో అంత్యక్రియలకు సంబంధించిన ఆచారాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కానీ మా అమ్ ప్రతి ఒక్కరు చూసే విధానం హిందూ హిందువులు అంత్యక్రియలు ఎలా చేస్తారంటే ఆ యొక్క శవమును తీసుకువచ్చి మామూలుగా ఇంటి ముందర పెట్టి వాళ్ళకి రెండు బిన్ రెండు బిందెలతో స్నానము చేపించి దాని తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళ తల వాళ్ళ తల దగ్గర ఒక దీపం పెట్టి ఆ దీపం కింద బియ్యం వేసి ఆ బియ్యంలో దీపం పెట్టి అగరుబత్తిని వెలిగించి అప్పటి నుండి తన యొక్క సహచరులు తన యొక్క మిత్రులు తన యొక్క బంధువులు ప్రతి ఒక్కరూ వచ్చి చూడడానికి పెడతారు అది ఎంతో బాధను కలిగిస్తుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనతో ఉండి ఎవరైనా ఒక వ్యక్తి ఇక ఇక మీదట లేదు అన్నప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది అంతే కాకుండా వారిని చ అలా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి చూసి వెళతారు అలా చూసి వెళ్లిన తర్వాత ఒక ఆరు గంటల పైన వా ఆ యొక్క దీపాన్ని అలా పెట్టేసి ఆ అంత్యక్రియలను మొదలు పెడతారు అలా ఒక పాడెను కట్టి ఆ పాడెను తీసుకుని ఒక స్మశానం దాకా వెళ్లి అక్కడ వెళ్లి కాల్చడమా లేకుంటే మట్టిలో పుడ్చడమా అని ఆలోచించి నిండీకృతంగా చేస్తారు దానిని చేసిన తర్వాత ఇప్పడు కాల్చడం అంటే ఆ యొక్క అంత్యక్రియలను ఆరంభించి ఆ యొక్క శవాన్ని ఆ కట్టెల మీద పెట్టి తన కొడుకుని పెద్ద కొడుకుని రమ్మని చెప్పి ఒక కుండలో నీళ్ళు పోసి దానికి ఒక రంద్రం పెట్టి ఒక మూడు చుట్లు చుట్టమంటారు దాని తర్వాత ఇంకో రంద్రం పెట్టి అలా రెండు రంధ్రాలు పెట్టి మూడు మూడు చుట్లు చుట్టమంటారు చుట్టిన తర్వాత ఆ కుండని వెన వెనక భాగంగా పడేస్తారు పడేసిన తర్వాత మొహాన్ని చూసుకోమని చెప్పేసి ప్రతి ఒ ఆడున్న అంటే ఆ అంత్యక్రియలకి ఆడవాళ్ళు ఎవరు వెళ్ళకూడదు మగవాళ్ళు మాత్రం దా వెళ్ళాలి వెళ్లిన తర్వాత అక్కడున్న వాళ్ళంతా ఆ యొక్క మొహాన్ని చూసుకోమంటారు చూసిన తర్వాత ఆ మొహాన్ని మూసేసి ఆ యొక్క మంటను పెడతారు అది చూసేటప్పుడు ఎంతో బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు మనతో ఉన్న వ్యక్తి ప్రస్తుతం లేదు అన్నప్పుడు ఎంతో మనసుకు బాధ కలిగిస్తుంది ఇలా ఒక్కొక్క మతం వాళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు అంత్యక్రియలు ఇలా హిందూ వాళ్ళు చేస్తుంటారు